మేము ఒకే సమయంలో అనేక పుస్తకాలు చదువలేము ఒకసారి ఒక దానిపైన మాత్రమే దృష్టి పెడుతున్నాము దృష్టి పెట్టినటువంటి ఆ యొక్క అంశంపై బాగా చదివి అందులో కఠినమైనటువంటి పదాలను నిఘంటువులో